చెప్పండి నమస్కారం అండి

రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారా

ఏ బుక్కు ఎలా అవ్వాలి అంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని మీరు పూర్తిచేసి మీది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇస్తే మేము ఆ బుక్ మీకు ఇస్తాము అన్నమాట అలాగే మీరు అది ఇంటికి పట్టుకువెళ్ళాలి అనుకుంటున్నారా

దానికి నూట యాభై రూపాయలు అవుతుంది ఒకవేళ బుక్ పోతే కనుక మీరు కొత్త బుక్కు కొని ఇవ్వాలి ఈ గ్రంథాలయానికి తరువాత మీరు ఎక్సట్రా మనీ ఇంకొక నూట యాభై రూపాయలు చెల్లించాలి ఈ గ్రంథాలయానికి మా గ్రంథాలయమునందు ఉంటుంది మీరు మా గ్రంథాలయానికి వచ్చి మీరు దాన్ని తీసుకుంటే మేము మీకు చూపిస్తాము ఎక్కడ ఉంటుంది అని అలాగే మరి మీరు ఎప్పుడు వస్తారు అలాగే అండి